భారతదేశంలో పర్యాటకులు ఎక్కువగా వచ్చే ప్రదేశాలు ఏంటంటే అండీ హైదరాబాదులో అయితే చార్మినార్ ఒకటండి మక్కా మసీదు ఒకటి ఉంటుంది అది ఒకటి ఇంకొకటి ఏంటంటే వైజాగ్లోనేమో అరకండి అరకు ప్లేస్ కూడా చాలా మంచి చాలా డిసెంబర్లో కాలంలో మంచి వాటర్ ఫాల్స్ దగ్గర మంచిగా ఉంటుందండీ దానికోసమైతే చాలామంది టూరిస్ట్ అయితే వస్తారు ఇంకా అది కూడా చాలా తప్పకుండా చూడాల్సినటువంటి ఒక ప్లేస్ అండీ అలాగే మన బెంగుళూరు సైడు ఇంకా ఎక్కువ ఉంటాయండి అదేమిటంటే బన్నేరుగట్ట జూ పార్క్ ఉంటుందండీ అదయితే పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది పెద్ద వాళ్ళకు కూడా నచ్చుతుంది ఎందుకంటే అక్కడ లేని అనిమల్స్ అంటూ ఏమీ ఉండవండి అన్నీ అనిమల్స్ మనం చాలా బాగా లైవ్లో చూడచ్చండి ఇంకా సవారీ కూడా ఉంటుంది అందులోనే బస్సు సవారి అనమాట చాలా బాగుంటుంది దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తారు ఇంకా బెంగళూరులో అయితే మ్యూజియం ఒకటి ఉంటుందండీ సైన్స్ మ్యూజియము అయితే అందులో ఏంటంటే పిల్లలకి అలాగే పెద్ద వాళ్ళకు కూడా ఉపయోగపడేటటువంటి మంచి మంచి ఎక్స్పెరిమెంటు అన్నీ కూడా అందులో చేసి చూపిస్తారండీ ఉంటాయి కూడా మనము డైరెక్ట్గా మనము ముట్టుకొని కూడా చూడచ్చనమాట అవన్నీను ఇంకా గొప్ప గొప్ప సైంటిస్టులు ఏమి కనిపెట్టారు అన్నవి కూడా చూపిస్తారండీ అలాగే బెంగళూరులో ఇంకొకటి వచ్చేసి నంది హీల్సు హొగెనెక్కల్ అని కూడా ఉంటాయండీ అది అయితే గ్రేట్ ఎక్స్పిరియన్సు ఇస్తుందండీ పర్యాటకులకు అదేంటంటే ఆకాశం భూమి కలిసినట్టుగా ఉంటుందండీ ఆ నంది హీల్స్కి వెళ్తే కనుక అక్కడ వాతావరణం కూడ పొగ మంచుతో కూడిన వాతావరణం అండి అక్కడ చూడటానికి చుట్టూ పచ్చని చెట్లు చాలా అందంగా ఉంటుందండి దానికి ఎక్కువగా వెళ్తారు బెంగుళూరులో ఉన్న వాళ్ళు అలాగే మనకి ఇప్పుడు ఇంకోటొచ్చేసి హొగెనెక్కల్ అనేసి ఉంటుందండీ అదేంటంటే వాటర్ ఫాల్స్ లాగా ఉంటుందండీ అలాగే చుట్టూ కొండలు మధ్యలో వాటర్ ఉంటుందనమాట ఆ వాటర్లో మనకొక తెప్పలాంటిది ఇస్తాడనమాట అందులో మన ఫ్రెండ్స్తో వెళ్తే బాగా ఎంజాయ్ చెయ్యచండి ఫ్యామిలీతో వెళ్ళినా ఎంజాయ్ చేయచ్చు అందులో మనకి ఒక తెడ్డు లాంటిది ఇస్తాడు అందరికీ లైఫ్ జాకెట్లు ఇస్తాడు నిజంగా ఒక లైవ్ ఎక్స్పిరియన్సు ఎలా ఉంటుందో అక్కడ చూపిస్తాడనమాట వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటుంది అందులో మనకి ఇక్కడ కూర్చోబెట్టి మనమందరం కూడా మనమే సొంతంగా డై చేసుకుంటూ వెళ్తారనమాట అదైతే చాలా బాగుంటదండీ ఇంకోటొచ్చేసి ఢిల్లీలో ఎర్రకోట ఒకటి చూడ వలసిందండీ ఇంకా ఇంకా మన తూర్పు సైడ్ అయితే తూర్పుగోదావరి సైడయితే బీచెస్ అవి చాలా బాగుంటాయండి ఇప్పుడు కాకినాడ జి కాకినాడలో మనకి హరిత రిసార్ట్ అని కూడా చేశారండీ చాలా బాగా చేశారు బీచ్చు ఉప్పాడా బీచ్ ఒకటి ఉంటుంది అది ఇంకా వైజాగ్లో అయితే ఆర్కే బీచ్ ఒకటి ఉంటుందండి అదయితే చాలా బాగుంటుంది అక్కడికి చాలామంది పర్యాటకులయితే వస్తారు కైలాసగిరి కూడా బాగుంటుందండి అక్కడ అక్కడ రోప్వే అన్నీ ఉంటాయనమాట చాలా బాగుంటుందండీ ఇంకా భారతదేశంలో చాలా రకాలైన ప్లేసెస్ అయితే మనకి ఉన్నాయండీ